హలో హలో హలో ఎవరు మేడం మాట్లాడేది అవునండి మేము మీకు ఎలా సహాయపడగలము ఓకే అండి ఓకే అండి మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వెళ్ళి వద్దాం అనుకుంటున్నారు అండి ఓకే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ త్రీ డేస్ అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అండి ఓకే టెన్ మెంబర్స్కి ఒక క్యాబ్ బుక్ చేయాలి త్రీ డేస్ అండి ఓకే అక్కడికి ఒకవేళ మీరు అరకు వెళతారు అనుకుంటున్నారు కాబట్టి అరకు దగ్గర మనకి రెస్టారెంట్స్ అయితే ఉంటాయి అండి అయితే అక్కడ రెస్టారెంట్స్కి ఇక్కడ బెస్ట్ రెస్టారెంట్ ఏంటో అని చూసి మీకు అయితే చెప్తాను మీ బడ్జెట్కి సరిపోయింది అండ్ మీ ఫుడ్ సంగతి స్టేయింగ్ కూడా మేమే చూసుకుంటాం అండి అండ్ మీ ఫుడ్ సంగతి కూడా మేమే చూసుకుంటాము బట్ ఏంటంటే దానికి పే మాత్రం మీరు చేసుకోవాలి మేము ట్రావెలింగ్ కాబట్టి అపాయింట్ త్రీ డేస్ అనుకుంటున్నారు కాబట్టి త్రీ డేస్కి కూడా ఒక టూ థౌసెండ్ అయితే పడుతుంది అండి ఓన్లీ ట్రావెలింగ్కి అవునండి అక్కడకి వెళ్ళిన తరువాత ఏజన్సీ వాళ్ళతో మాట్లాడి అక్కడ రెస్టారెంట్ ఎంత ఉందో మాట్లాడుకుని అక్కడ ఫుడ్కి ఇంత పట్టుద్ది ఇంత టెన్ మెంబెర్స్ వస్తారు అని అక్కడకి వెళ్ళాక మాట్లాడుకుని అయితే బుక్ చేసుకుందాం అండి ఒక నిమిషం ఒకనిమిషం ఓకే మేడం అయితే మేము ఏ సర్వీస్ అయితే మీకు తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్రొఫైల్ అయితే మీ వాట్సప్కు అయితే పెడతాం మేడం అది చూసి మీకు ఓకే అయితే నేను అంతలో మొత్తం అమౌంట్ అంతా ఎంత అవుతుందో చూసి మీకు అయితే చెప్తాను అంతలో మీకు ఓకే అయితే మీరు మళ్ళీ మాకు కాంటాక్ట్ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ